నా పల్లె సమూహంలో ప్రసిద్ధ నృత్యాలు కతక్ భరతనాట్యం మరియు కూచిపూడి ఈ నృత్యాలు అన్నీ భారత దేశంలో ప్రసిద్ధి చెందాయి కానీ నా పల్లె సమూహంలో అవి చాలా ప్రజాదరణ పొందాయి ప్రజలు ఈ నృత్యాలు చేసే సందర్భాలు అనేకం అవి పండుగల సందర్భంగా వివాహాల సందర్భంగా ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శిస్తారు ప్రజలు కూడా తమ స్నేహితులు ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించడానికి నృత్యం చేస్తారు నా పల్లె సమూహంలో కతక్ నృత్యం చాల ప్రసిద్ధి చెందింది ఇది ఒక ఉత్తర భారతీయ నృత్యం ఇది కథలను చెప్పడానికి ఉపయోగిస్తారు కతక్ నృత్యం యొక్క లక్షణాలు శక్తివంతమైన కదలికలు అందమైన చేతి కదలికలు మరియు అద్భుతమైన ముఖ కవలికలతో చేస్తారు భరతనాట్యం నా పల్లె సమూహంలో మరొక ప్రసిద్ధి చెందిన నృత్యం ఇది ఒక దక్షిణ భారతీయ నృత్యం ఇది దేవతలను మరియు దేవతలను స్తుతించడానికి ఉపయోగిస్తారు భరతనాట్యం యొక్క లక్షణాలు సున్నితమైన కదలికలతో సాంస్కృతిక చిహ్నాలు మరియు చారిత్రాత్మక కథలతో చేస్తారు కూచిపూడి అనేది మూడవ ప్రసిద్ధ నృత్యం ఇది ఆంధ్రప్రదేశ్ నృత్యం ఇది హిందు పురాణాల నుండి కథలను చెప్పడానికి ఉపయోగిస్తారు కూచిపూడి నృత్యం యొక్క లక్షణాలు ఏంటంటే శక్తివంతమైన కదలికలు అందమైన చేతి కదలికలతో చేస్తారు నా పల్లె సమూహంలో నృత్యం ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రజలను సంతోష పెట్టడానికి వారి సంస్కృతిని జరుపుకోవడానికి మరియు తమ కుటుంబాలు స్నేహితులతో కలిసి సమయం గడపడానికి ఒక మంచి మార్గం